హలో హలో నమస్తే అండి పెయింట్ షాపేనా ఇది మేడమ్ ఇట్లా మేము పెయింట్లు కొందామని మా వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్ ఇచ్చారు మీ నెంబరు మీరు అడ్రస్ ఏక్కడ అండి అవునా అది పెద్ద షాపేనా మీది మాకు అది బయట ఇది కొత్తగా యాడ్ ఒకటి ఇస్తున్నాడు కదా ఇండిగో పెయింట్స్ అని వాటర్ ప్రూఫ్ అంటా అది అది వర్షం పడ్డప్పుడు కూడా ఏం లీకులు రావుగా అండి ఆ పెయింట్ వెసుకుంటే అదీ ఎంతండి ఒకటి మరి బయటేమో ఏడు వందలు ఎనిమిది వందలు అంటున్నారు డబ్బా మీ దగ్గర ఏమైనా తక్కువ ఇస్తారా అదేంది మేడమ్ మావాళ్ళు అదేదే మేడమ్ మాకు తెలిసినవాళ్ళు చెప్పారు కొద్దిగ తక్కువ ఇస్తాం అన్నారు అందుకని ఫోన్ చేశాను మాకు ఒక పదిహేను డబ్బాలు కావాలి మేడమ్ పదిహేను డెబ్బాలు కావాలండి అంటే పది పదిహేను లీటర్లు అందుకని వస్తున్నాము

సరే మేడమ్ ఇది బయట వరకు ఇది వేసుకొని లోపలంతా అది వేసుకుంటాం సరేనండి వస్తన్నామండి